మీరు కోవిడ్ మాస్క్ పెట్టుకోండి లేకపోతే మాకు కూడా కోవిడ్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీరు ఎంతో మంది కస్టమర్లని కస్టమర్స్ని ప్యాసెంజర్లని డ్రాప్ చేస్తారు పికప్పింగ్ డ్రాప్ చేసుకున్న దించుతారు ఎక్కించుకుం ఎక్కిస్తారు దానివల్ల మీకు కోవిడ్ అచ్చే అవకాశం ఉంటుంది ద మీకొచ్చిన కోవిడు మే వచ్చిన పా పాసింజర్లకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అందుకే మీరు మాస్క్ వేస్కోవాలి అలాగే మీరు డి శానిటైజ్ చెయ్యండి కాళ్ళని కార్లో ఉన్న అన్నీ సీట్లని కానీ బొటల్స్ కానీ వాటర్ అయిపోయిన కానీ మీరు పట్టె స్టీరింగ్ని కానీ శానిషైజ్ చెయ్యండి డైలీ ఎందుకంటే చా కోవిడ్ ఇస్ చాలా ప్రమాదం కోవిడ్ వస్తే మరణమే మరణం కన్ఫార్మ్ వస్తుంది మీరు దాని వల్ల కస్టమర్స్ చాలా ఎఫెక్ట్ ఎఫెక్ట్ అవుతారు మీరు కంపల్సరి శానిటైజ్ చెయ్యండి మాస్క్ మాస్క్ కూడా పెట్టుకోండి దానివల్ల కస్టమర్ మీరు మాస్క్ పెట్టుకోపోతే దానివల్ల కస్టమర్కి చాలా ఎఫెక్ట్ ఉంటుంది అలాగే కార్ని గూడా శానిటైజ్ చెయ్యండి